నా ఇంట్లో కానీ లేదా పెరట్లోకి కానీ తోట పనికి నేను చేసిన కొన్ని సృజనాత్మక విధానాలు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి నాకు ముఖ్యంగా తో తోట పని లాంటివి లేదా పెరట్లో చెట్లునీ మొక్కలని పెంచడం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికి కూడా నా పె పెరట్లో చాలా మొక్కలు ఉన్నాయి వాటిని చూసి నేను ఎంతగానో సంతోషిస్తాను ఎందుకు అన్నట్లయితే నేను వాటి గురించి ఎంతగానో వాటిని పట్టించుకోని వాటికి ఏ ఏ ఎరువులు కావాలి ఇంకా ఎలా చేయాలని పెంచుతాను మా దగ్గర మా ఇంట్లో ఉండే మనీ ప్లాంట్కి నేను పందిరి లాగా అల్లి ఎంతో సుజనాత్మకతతో ఆ చెట్టుని పెంచుకున్నాను అది ఇప్పుడు చెట్టు పందిరి లాగా అల్లుకోవడం ద్వారా ఇల్లు చూసేదానికి ఎంతగానో అందంగా అలంకరించినట్లు ఉంటుంది దానికి మనం చిన్న చిన్న గాజు లాంటివి తగిలించుకున్నట్లయితే అది చూడడానికి ఎంతగానో అందంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా పెరట్లో గురించి చెప్పాలి అన్నట్లయితే పెరట్లో ఎన్నో చెట్లను పెంచుకుంటాము దానిలో కొన్నిటిని మాత్రము ఎంతగానో ప్రత్యేకంగా పెంచుకుంటాము కావున ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో అన్నట్లు అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సృజాత్మకత ఉంటుంది అది బయటపడేంత వరకు మనలో ఎంతవరకు ఉందని ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అన్నట్లయితే ఇది నేను ఎంతగానో ఇష్టంతో చేసే పని అని చెబుతున్నాను అలాగే తోటకి సంబంధించిన సృజనాత్మక కథ అన్నట్లయితే నేను కట్టలను పేర్చి అక్కడ ఉండే తీగలని పందిరిలాగ కాలడం ద్వారా అది చూడడానికి ఒక ఇల్లు లాగా తలపిచ్చి ఎంతో అందంగా ఉంటుంది